ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరియు ఆన్లైన్ ప్లాట్ఫారములు ప్రజల జీవనశైలిలో భాగమైపోయాయి ఇవి భాషలను వ్యక్తపరచుకోవడానికి సమాచారం పంచుకోవడానికి మరియు ఇతరులతో సంభాషించడానికి ముఖ్యమైన వేదికగా మారాయి అయితే ఈ వేదికపై తెలుగు భాష వినియోగం గురించి వినియోగం గురించి పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి స బహుళ సందర్భాల్లో తెలుగు భాషను అనవసరంగా ఇంగ్లీషులో ఇంగ్లీష్తో కలిసి ఉపయోగించడం జరుగుతుంది ఉదాహరణకు నీవు రెడీ అవ్వు మీటింగ్ అటెండ్ అవ్వు వంటి వాక్యాలు తరచుగా కనిపిస్తున్నాయి దీనివల్ల భాష స్పష్టత నశించిపోతుంది చాలామంది యువత సోషల్ మీడియాలో తమ భాషలను తెలుగులో కూడా రోమనైజ్డ్ తెలుగు ద్వారా వ్యక్తపరుస్తున్నారు ఇది భాష సరళిని తక్కువ చేస్తుంది అయితే కొన్ని కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కొన్ని పేజీలు యూట్యూబ్ ఛానల్ బ్లాగులు మరియు ఫేస్బుక్ గ్రూపులు తెలుగు భాష సంబంధాను సమాచారం చెప్పడా చేయడానికి సృష్టి చేస్తున్నాయి వాటి ద్వారా పాత పదాలను సామెతలను మరియు శుద్ధమైన తెలుగు వ్యాక్ వాక్య నిర్మాణాన్ని పంచి పెడుతున్నారు ఇదే సమయంలో చాలామంది రచయితలు మరియు కవులు ఆన్లైన్ ద్వారా తమ తెలుగు రచనలను పంచుకుంటూ భాషను నిలబెట్టు నిలబెట్టేందుకు తోడ్పడుతున్నారు మొత్తంగా చూస్తే తెలుగు భాషా వినియోగంలో గమనించదగ్గ మార్పులు జరుగుతున్నాయి కొంతవరకు భాష ఉచి ఉచిత త సరళత అవసరం అన్న తెలుగు భాషను అవమాన పరచకుండా దానిలో ఉన్న సౌందర్యాన్ని విశాలతను గౌరవిస్తూ ఉపయోగించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాలకు తెలుగులో రాయడం చదవడం మాట్లాడడం ఇష్టంగా ఉండేలా మనం ప్రోత్సహించాలి ఈ దశ ఈ దశగా ప్రతి ఒక్కరూ సృష్ఠి చేస్తే కృషి చేస్తే సోషల్ మీడియా వంటి ఆధునిక వేదికల పైన తెలుగుదనం మరింత మెరు మెరుస్తుంది